చెప్పండి సార్ అవును టెక్స్టైల్స్ షాప్ నుంచే మాట్లాడేది అవునా సార్ చెప్పండి సార్ ఎన్ని కావాలి లేడీస్వి ఎన్ని జెంట్స్వి ఎన్ని సార్ ఓకే ఓకే సార్ ఇంకా ఇప్పుడు ఇప్పుడు మనం లెంతు తీస్కుని క్లాత్ తీస్కుని తీసుకుంటే కొంచెం రేట్ కొంచెం ఎక్కువుంటుంది మన నార్మల్ కుర్తాలు కుట్టినవి కూడా ఉంటాయి రెడీమేడ్వి అవి కూడా తీసుకోవచ్చు సార్ మీరు వచ్చి అవును సార్ ఎందుకంటే క్లాత్ తీసుకునుంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్తోని కుడతారు సార్ అదే మనం నార్మల్వి కొన్నాం అంటే రెడీమేడ్ల పర్ఫెక్ట్గా రాదు సార్ అంటే నార్మల్గా డైరెక్ట్ వచ్చేస్తుంది ఎక్స్ఎల్లా ఎమ్ఎల్లా ఇట్లా డబల్ ఎక్సలూ ఎల్ ఇట్లుంటుంది సార్ అవి నార్మల్వి అయితే కుట్టేదంటే మనకి పర్ఫెక్ట్ లెంత్ తీస్కుని మనకి మొత్తం లెంత్ తీస్కుని బట్ట తీస్కుని మీకు నచ్చిన బట్ట చూస్ చేస్కుని కుట్టి ఇస్తారు మీకు చూడండి సార్ హాఫ్ కుడుతుంది హాఫ్ హాండ్స్ కుడుతుంది ఫుల్ కుడుతుంది ఫుల్ కుర్తా పైజామా ఉంది ఇంకా హాఫ్ కుర్తా పైజామా ఉంది హాఫ్ అంటే మనకి చేయికి మొఖం మోచేయి మోచేయి చిన్న హాఫ్ కాడికి హాఫ్ చెయ్యి వస్తుంది

మనకి ఫుల్ కుర్తాకయితే నియర్లీ టూ తౌసండ్ దోర్ అంటే కుడితే టూ తౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది కుట్టకుండా నార్మల్గా అంటే సెవెన్ సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడల్లా వచ్చేస్తుంది మన బట్ట ఇంకా మనం కుట్టే క్వాలిటీ బట్టి మన బట్ట మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి బట్టది

సార్ మీరు వచ్చి మీరు తీసుకున్నారనుకోండి మీరు ఇన్ని ఘనం తీసుకుంటారు కదా మీకు పక్కా ఆఫర్ ఉంటుంది మీరు అన్ని ఘనం తీసుకుంటే మీకు జండాలు గానీ ఇట్లా షాల్లు గానీ ఏదైనా ఫ్రీగిస్తాం సార్ ఓకే అయితే త్యాంక్ యూ సార్